నాట్యం నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి అది ఒక విధమైన ఎక్ససైజ్ల మనకు ఉపయోగపడుతుంది ప్రతీరోజు నాట్యం చేయడం వల్ల మనం చాలా వరకు మన బాడీకి ఎక్ససైజ్ చేయించడం జరుగుతుంది దీని వలన మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది మన కండరాలు బలపడతాయి మరియు ఈ నృత్యం చేయడం వలన మన శరీరంలో కదలికలు వస్తాయి అది మన శరీరానికి ఎంతో మంచిది మరియు ఈ నాట్యం చేస్తున్నంతసేపు మనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాము మరియు ఈ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటాము దాని వలన మన మెదడు పనితీరు కూడా చక్కగా ఉంటుంది ఈ నాట్యం చేస్తూ చేస్తూ ఉండగా మనకు చాలా చెమటలు పడతాయి దాని వలన కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి